ఈ రోజుల్లో యువతలో ఏకమైన ఒక నిర్దిష్ట నృత్య శైలి ఇష్టపడటం కుదిరేది లేదు ప్రతీ యువత వ్యక్తిగతంగా తమ అభిరుచికి భావనకి తగిన నృత్యాలను ఎంచుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా వల్ల కలిగిన విపరీతమైన ప్రభావమే ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా వివిధ రకాల నృత్యాలు స్టైళ్ళు చమచమలాడుతుంటాయి అందులో ప్రతీ ఒక్కరూ తమకు అనుకున్న దాన్ని ఎంచుకొని ప్రదర్శించుకుంటున్నారు ఇది ఒకప్పుడు కలిగిన ఒక రకమైన నృత్య సంప్రదాయానికి భిన్నంగా ఇప్పుడు యువతకి ఎన్నో ఆప్షన్లు అందించడం వల్ల వారి ఇష్టాన్ని విభిన్నంగా ఉంటున్నాయి అలాగే సోషల్ మీడియా వల్ల నీటి యువత క్రొత్త ట్రెండ్స్ ఫ్యూజన్ నృత్యాలను త్వరగా నేర్చుకునే వాటిని తమ వ్యక్తిత్వాన్ని అను అనుగుణంగా మార్చుకొని పాటిస్తున్నారు అందుకే నృత్య ఎంపికలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యువత మధ్య నృత్యశైలులు ఎగబడి ఉండటం కంటే విభిన్నంగా ఉండటం కొత్తదనం వ్యక్తిత్వం ప్రతిబింబించడం ఇప్పటికీ ప్రధా ప్రధాన ధోరణి